నమస్కారమండి నేను ఒక టూరిస్ట్ని అనగా మీ ప్రాంతాలను సందర్శించే వాడినండి నేను నా ప్రయాణంలో భాగంగా మీ ప్రాంతంలో అనగా ఆంధ్రప్రదేశ్కి వచ్చాను ఇక్కడ సందర్శకులకు అత్యంత ఆకర్షించే ప్రదేశాలు ప్రాంతాలు ఎక్కడున్నాయో కాస్త చెప్పగలరా అండి నా పే నా పేరు మహేష్ అండి మీ పేరండి నేను తెలంగాణ నుండి వస్తున్నానండి

అవునండి నేను కూడా విన్నాను అక్కడ ప్రాంతంలో పచ్చదనంతో నిండి ఉంటుంది నేను నా స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను ఇంకా కొన్ని చెప్పండి సరే అండి ధన్యవాదాలు ఉంటానండి